భారతదేశాన్ని మా ఫొటో ల ద్వారా చూపించే అవకాశం వస్తే మనము భారతదేశంలో దేన్నీ ఫోటో తీస్తామో మీకు తెలుసా ముందుగా మన భారత జెండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఫోటోలు తీస్తాము ఇంకా అందమైన ప్రదేశాలు అంటే రకరకాల పార్కులు కలెక్టర్ ఆఫీస్లు అందరూ న్యాచర్ నే చూడరు కదా ప్రకృతినే చూడరు కదా అలాగే ఎవరికి కావాల్సిన ప్రతి అవసరమైనది పెట్టాలి కాబట్టి కొంతమందికి పార్కులు ఇంకా చెట్లు నీళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి నే న్యాచర్ కి సంబంధించిన పెట్టిన కలెక్టర్ ఆఫీస్లు స్కూళ్ళు కాలేజ్లు ఇంకా ఇటువంటి విషయాలలో భారతదేశంలో ఎటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫోటోలైతే తీసి నేను అయితే చూపిస్తాను ఇంకా మన రోడ్లు ఎలా ఉన్నాయో వాహనంలో ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటిస్తున్నారో ప్రజలు వాహనాలు ఎలా నడుపుతున్నారో కూడా నేను ఫోటోలు తీసి పంపిస్తాను పోలీస్స్టేషన్లు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఇంకా అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటో కూడా నేను తీసి వారికి ఫోటోలులో షేర్ చేసి నా భారతదేశం ఇలా ఉంది అని చెప్పి వారికి నాకు చూపించే అవకాశం వస్తే వారికి నేను చూపిస్తాను దాన్ని ఫోటోలు తీసి నేను చూపించడం వల్ల వారు నా భారతదేశం ఎలా ఉందో కూడా గొప్పగా చెప్పుకుంటారు